హలో రాజు ప్రొవిజన్స్ఏనా నాకు కొన్ని సరుకులు కావాలి సార్ నేను లిస్ట్ చెప్తాను నోట్ చేసుకోండి కందిపప్పు ఒక కిలో మినప్ మినపప్పు ఒక ఐదు కిలోలు శనగలు ఒక కేజీ చక్కెర ఒక ఐదు కేజీలు పెసరపప్పు ఒక కేజీ వేరుశనగపప్పు రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు పాతది సగ్గుబియ్యం ఒక కేజీ సేమ్యా ఒక కేజీ జీడిపప్పు ఒక కాల్ కిలో ద్రాక్ష ఒక కాల్ కిలో సాల్ట్ ప్యాకెట్స్ రెండు ఆయిల్ క్యాన్ ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్ క్యాన్ సన్ఫ్లవర్ సోప్స్ సింతాల్ సోప్స్ ఒక డజను పెద్దవి సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ పెద్దవి ఒక అర డజను వీటికి అంత లిస్టు అమౌంట్ ఎంత అయింది బిల్ చెప్పండి సార్ గూగుల్ పే ఫోన్పే చెప్తే నేను అమౌంట్ పే చేస్తాను నేను గూగుల్ పే ఫోన్పే చేస్తాను మీరు సరుకులు పంపించండి సార్ గూగుల్ పే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్